హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నాకు సీనియర్ మామూలుగా మాకు వచ్చేసి చిన్నపిల్లలకు వచ్చేసి సైకిల్ కావాలి సార్ ఓకే

సార్ మేము పర్టికులర్ హీరో కానీ సైకిలు ఉన్నాయా సార్ సార్ చిన్న పిల్లలు వాడుకునే దానికోసం కిడ్స్ కోసం సార్ అవును సార్ మామూలు జనరల్ బైస్కిలు యూజ్ చేసుకునేది అంటే నాకు కాదు సార్ మా పిల్లలకి

సర్వీస్ సెంటర్స్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయి సార్ ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు హీరో హీరో చిన్న చిన్న సైకిల్ అనేది మీరు ఎంత కాస్ట్కి ఇస్తున్నారు సార్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఓకే సార్ ఇప్పుడు మేము ఓకే మేము ఫైవ్ థౌజండ్ నుంచి అయితే ఓకే సార్ మాకు పర్లేదు కానీ మాకు ఇందులో డిస్కౌంట్ కోరుకుంటున్నాము ప్రోడక్ట్ అయితే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము నార్మల్ యూజ్కే చిన్నపిల్లలు యూజ్ చేసుకొనే దానికోసం టెన్ ఇయర్స్ ఓకే సార్ మా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి సార్ వాళ్ళు యూజ్ చేసుకొనే దానికి నార్మల్ సైకిల్స్ నో గేర్ సైకిల్స్ ఓకే ఓకే సార్ సార్ ఫైనల్గా ఎంత కాస్ట్కి వస్తుంది సార్ ఇప్పుడు ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మీరు డిస్కౌంట్ ఎంతకి వస్తుంది ఓకే సార్ ఓకే ఓకే సార్ నేను ఇప్పుడు మనీ పే చేయడానికి రెడీగా ఉన్నాను సార్ ప్రోడక్ట్ అనేది మాకు సీటు అన్నీ అవైలబిలిటీ ఉంటుందా సార్ నేను సైకిల్తో సంబంధించి ప్రతీ ప్రతీ చిన్న పార్ట్ వస్తుందా

ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్